హలో చెప్పండి అవును మేము ప్రీ వెడ్డింగ్ ఫోటో షట్ చేస్తాం మీకు ఎప్పుడు కావాలి బాగుంది ఏ లొకేషన్లో చేయాలి అనుకుంటున్నారు అవును నాకు కొన్ని మంచి లొకేషన్స్ తెలుసు హిల్ స్టేషన్లు బీచ్లు గార్డెన్స్ ఏది ఇష్టమయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు బీచ్ కోసం ఒక మంచి ప్రైవేట్ లొకేషన్ ఉంది అక్కడ రష్ తక్కువ ఉంటుంది అక్కడ ఆ ప్లేస్ మిమ్మల్ని హైలైట్ చేయడానికి చాలా బ్యాక్గ్రౌండ్ ఇస్తుంది ఉదయం సన్రైజ్ టైం లేదా సాయంత్రం సన్సెట్ టైం బెస్ట్ వాటిలో మీకు ఏది సౌకర్యంగా ఉంటే సెలెక్ట్ చేయండి బాగుంది మీరు ఎలాంటి థీమ్ లేదా డ్రస్సింగ్ స్టైల్ ప్లాన్ చేసుకున్నారు అద్భుతం మేము కూడా రెండు డిఫరెంట్ సెషన్స్ ప్లాన్ చేయగలం ఒకటి ట్రెడిషనల్ మరొకటి వెస్ట్రన్ స్టైల్ ప్రీ వెడ్డింగ్ షూట్ ప్యాకేజెస్ ఏమో పదిహేను వేల నుండి ముప్పై వేల వరకు ఉంటాయి లొకేషన్ డ్రోన్ ఫొటో షాట్ను బట్టి వేరియేషన్ ఉంటుంది డ్రోన్ వీడియోతో కలిపి ఇరవై ఐదు వేల అవుతుంది యాభై పర్సెంట్ అడ్వాన్స్ చెల్లిస్తే బుకింగ్ కన్ఫర్మ్ అవుతుంది థ్యాంక్ యూ పేమెంట్ వచ్చిన వెంటనే మీ బుకింగ్ కన్ఫర్మ్ చేస్తాను మీ స్పెషల్ మూమెంట్స్ అందంగా క్యాప్చర్ చేయడానికి మేము రెడీ కలుద్దాం ఫోటో రోజున